నేను ఎన్నో ప్రదేశాలను సందర్శించాను కానీ నా అంచనాలకు మించిపోయిన శం ప్రదేశం ఒక ప్రదేశం ఉంది అది ఎక్కడ అంటే మేము వెళ్ళిన బెలూమ్ కేవ్స్ అది ఎక్కద ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అయితే బెలూమ్ కేవ్స్ సో నా అంచనాలకు మించిపోయింది ఆ ప్రదేశం నేను అనుకున్నది ఏంటంటే అక్కడ ఏమి ఉండదు బెలూమ్ కేవ్స్లో రాళ్ళు తప్ప ఎక్కువ ఏం కనిపించదు చూడడానికి అనుకున్నాను కానీ నా అంచనాలు కంటే మించిపోయిన ప్రదేశం ఒక బెలూమ్ కేవ్స్ అక్కడ చూడడానికి చాలా అందంగా ఉంది అది చాలా ప్రత్యేకమైన ప్రదేశం ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆంధ్రప్రదేశ్కి చాలామంది అక్కడికి వస్తు ఉంటారు వచ్చి ఫోటోలు కూడా దిగుతు ఉంటారు అయితే ఆ బెలూమ్ కేవ్స్ చాలా అందంగా ఉండేది చాలా లైట్స్ కూడా పెట్టి డెకరేషన్స్ కూడా చేసేవారు బెలూమ్ కేవ్స్ లో చాలా తవ్వకాలు కూడా అయ్యేవి అయ్యా అయ్యేవి పూర్వంలో ఇంకా ఆ ప్రదేశం లో నాకు నచ్చినట్టు అనిపించింది నాకు ఆ ప్ర ప్రదేశం చాలా నచ్చింది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది బెలూమ్ కేవ్స్ లో నేను ఏమీ ఉండదు మనం ఎం వెళ్ళి ఏమి అంత ఎంజాయ్ చేయలేము ఆనందించలేము ఆడుకోలేము అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా అందంగా ఉంది చుట్టు మొత్తం ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అక్కడ ఎన్నో రాజ్యాల గురించి కూడా ఉంది ఆ బెలూమ్ కేవ్స్లో ఎంతోమంది చరి చరిత్ర గల ఎంతోమంది గురించి ఉన్నాయక్కడ పూర్వంలో రాజుల గురించి దేవుళ్ళ గురించి కూడా అక్కడ చెక్కి శిల్పాలుగ చెక్కి చూపించినటువంటి ప్ర ప్రదేశం అక్కడ ఉంది కాబట్టి నాకు బెలూమ్ కేవ్స్ అంటే చాలా ఇష్టం గెలు బెలూమ్ కేవ్స్ అంటే చాలా ప్రత్యేకమైన ప్రదేశం